భారతదేశంలో ఎన్నో వివిధ రకాల మతాలు ఉన్నాయి ఎన్నో వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు అందులో ముఖ్యంగా గణేష్ చతుర్థి అనే ఫెస్ట్ పండగలను ఎంతో మంది భారతదేశంలో ఉన్నా చాలా వరుకు ఈ పండుగను జరుపుకుంటారు ఎందుకనగా బాలగణేశునీ అనే అతను మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయనను ఎంతో మంది మొక్కుతూ ఉంటారు ఇందులో నేను నా బాల్యం నుంచి ఇప్పటివరకు బాల గణేషుని సందర్భ పుట్టినరోజు జన్మదిన సందర్భములో నేను వినాయక బొమ్మని మట్టితో చేశాను అది చాలా ఆనందంగా అనిపించింది నేను మా స్నేహితులు చాలావరుకు చే బొమ్మలు తయారు చేశాం వాటికి బొమ్మలు తయారు చేసినవాటికి రంగులు కొట్టడము మరియు డిజైన్లు గీయడము మాకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది వాటిని తయారు చేసేటపుడు మేము కాలుష్య నియంత్రణను తగ్గిస్తున్నాం అనేసి మాకు తెలిసింది దీనికి మేము సంతోషిస్తున్నాము ధన్యవాదాములు